హలో ఆషా బాగున్నాను మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు మీ బిజినెస్ ఎలా ఉంది

అంతా బాగుంది ఎక్కడున్నారు మీరు ఇప్పుడు చిత్తూరా అవును ఈ మధ్య వార్తా పత్రికలల్లో చోస్తూ ఉంటే ఆ యొక్క క్యాపిటల్ గురించి అంటే అమరావతి రాజదా రాజధానులు వాటి గురించి గొప్ప గొప్పగా చెప్తున్నారు విన్నావా

అమరావతిలో బుద్ధుడు శిల కూడా బాగా చేశారు పెద్దదిగా

మీరు మీరు వెళ్ళారా అక్కడకి అమరావతికి అక్కడ డెవలప్మెంటు అభివృద్ది కార్యక్రమాలు కూడా బాగా జరుపుతున్నారు వాటి బ్రిడ్జీలు కట్టడము చాలా కొన్ని కొన్ని అభివృద్దులు ఈ యొక్క రాజకీయ నాయకులు వాటిమీద ఎక్కువ చర్యలు కూడా తీసుకుంటున్నారు దానివల్ల మీకు ఏమైనా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు చెప్పగలరా

ఆ వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఎంతో చేస్తున్నారు కృషి చేస్తున్నారు ఆ కృషి అంతా విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను కృషి చేస్తున్నారు ఎంతో మంది ఫ ఫండ్స్ కూడా వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియచేశారు వార్తా పత్రికలు కూడా అదే ఇప్పుడు వస్తున్నాయి అక్కడ ఫ్లైట్లు రావడం విమాన పరిస్థితులు బస్స్టాండ్లు విమానాశ్రయాలు కూడా ఈ బస్సు సౌకర్యాలు కొత్త కొత్త రోడ్లు వెయ్యడాలు అక్కడక్కడ కొన్ని స్టాచ్యు వంటివి కూడా నిర్మాణం చేస్తున్నారు మ్యూజియంలు జూలు కొన్ని కొన్ని కొత్త కొంచెం డెకరేషన్ కూడా చేస్తున్నారు లైటింగులు లైట్ ఎఫ్ఫెక్ట్లు నైట్లలో లొకేషన్స్ చేస్తున్నారు అవునవును అది కూడా ముఖ్యమైన విషయము ఇంకా మాట్లాడాలి నేను నేరుగా వచ్చినప్పుడు మాట్లాడతాను థాంక్ యూ